ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయాలంటే మనం ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అంటే పెట్రోల్ తిండి ఆహారం ముందు ఆహారం నీళ్ళు అవన్నీ చూసుకోవాలి ఇంకా దారి ఇవన్నీ చూసుకోవాలి డ్రైవర్ ఇవన్నీ చూసుకొని వెళ్తే మనం ప్రయాణం చాలా భద్రంగా సుఖంగా ఉండేలా చూసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ లాంగ్ జర్నీ అయినట్టు అయితే ఒక డ్రైవర్ని తీసుకువెళ్ళడం బెస్ట్

ఎలా అంటే ముందస్తు దూర ప్రయాణాలకు అయితే డబ్బులు ఎక్కువ తీసుకొని వెళ్ళాలి చిన్న ప్రయాణాలకు అయితే అలా మనం ఎక్కడ బండి మీద వెళ్తున్నట్టయితే ఏదన్న ప్రయాణాన్ని హెల్మెట్ ధరించి వెళ్ళాలి ఎందుకంటే భద్రంగా ఉండాలి ఏదన్న యాక్సిడెంట్ అయినా ఏం కాదు బండికి ఇన్సూరెన్స్ ఉండాలి ఇలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇంకా మనం ప్రయాణాల్లో ముందుగా చూసుకోవాల్సింది వాతావరణం మనం ఎక్కడికన్న బండిమీద వెళ్ళాలంటే వాతావరణం చూసుకొని వెళ్ళాలి ఎలా అంటే మధ్యలో వర్షం పడితే పని కాదు అలా అన్ని చర్యలు ఒకవేళ మీరు ఏదన్న గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడి ఏ టైమింగ్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది దాని టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు అమర్నాథ్ గుడి ఉంది అవి సంవత్సరంలో ఆరు నెలలే ఓపెన్ ఉంటాయి మీరు ఆ బంద్ ఉన్న టైంలో వెళ్ళి గుడికి వెళ్తే అప్పుడు మీకు దర్శనం దొరకదు మీరు చాలా వందల వేల కిలోమీటర్లు రెండు వేల మూడు వేల కిలోమీటర్లు పోయి తిరిగి రావడం అంటే నష్టమే కదా అలా మీరు ముందస్తుగా అన్ని చూసుకోవాలి ఎలా ప్రయాణం చేయాలి ఎందుకు ఇబ్బంది ఎలా ఎలా దర్శించుకోవాలి మనం ప్రయాణానికి కావాల్సిన వస్తువులు ఆహారం అవన్నీ చూసుకొని వెళ్ళాలి అప్పుడు మన ప్రయాణం క్షేమంగా మనకి ఏ ఇబ్బంది కాకుండా ప్రయాణం జరుగుతుంది